డ్రాయింగ్ ప్రారంభించడం ఒక ఉత్తేజకరమైన ప్రయాణం మనకు కావచ్చు ప్రారంభికులకు గొప్పగా ఉండే కొన్ని ముఖ్యమైన కళ సా కళా సామాగ్రి ఇక్కడున్నాయి మొదటిగా పెన్సిల్స్ కాగితం ఎరేజర్ ఎరేజర్ బ్లెండింగ్ టూల్స్ ఇంకింగ్ సామగ్రి కలరింగ్ సామాగ్రి షార్ప్నర్ మనం తెలుసుకోవాల్సిన పెన్సిల్స్ ఒకటి గ్రాఫైట్ పెన్సిల్ మెకానిక్ పెన్సిల్ గ్రాఫైట్ పెన్సిల్స్ అంటే వివిధ రకాల కఠిన్యం ఉదాహరణకు రెండు హెచ్ హెచ్బి బి రెండు బి నాలుగు బి వివిధ షేడింగ్ మరియు లైన్ నాణ్యకు నాణ్యతను అనుమతిస్తుంది సాధారణంగా ఒక సెట్ సరిపోతుంది మెకానిక్ పెన్సిల్స్ ఇవి స్థిరమైన లైన్ వెడల్పును అందిస్తాయి మరియు వివరణాత్మక పనికి గొప్ప కాగితం స్కెచ్ బుక్ సాధారణంగా డ్రాయింగ్ ప్రాక్టీస్ కోసం మీడియం వెయిట్ స్కెచ్ బుక్ సుమారు డెబ్భై నుండి వంద పౌండ్లు కోసం చూడండి డ్రాయింగ్ పేపర్ పూర్తైన మొక్కలకు అధిక నాణ్యత గల కాగితం ఎరేజర్ పిండి చేసిన ఎరేజర్ కాగితాన్ని పాడు చేయకుండా గ్రాఫైట్ను సున్నితంగా తొలగించడానికి ఉపయోగపడుతుంది మనకి ఎరేజర్ వినల్ ఎరేజర్ శుభ్రంగా తుడిచి వేయడానికి మంచిది మరియు వివిధ కాగితాలపై బాగా తుడవడానికి పనిచేస్తుంది నల్గవది బ్లెండింగ్ టూల్స్ బ్లెండింగ్ స్టాంప్ పెన్సిల్ గుర్తులను సున్నితంగా చేయడానికి మరియు సృష్టి సృష్టించడానికి ఇవి ఉపయోగపడుతుంది టోర్టిలెన్స్ బ్లెండింగ్ స్టాంప్స్ కంటే చిన్నవి ఇవి వివరణాత్మకు చాలా గొప్పవి ఇంకింగ్ సామాగ్రి ఇంకింగ్ పట్ల ఆసక్తి ఉంటే పెయిన్ లైన్ లైనర్ పెన్నులు చాలా నిరోధకత మరియు వివిధ లైన్ వెడల్పుకు ఇవి పరిమాణాలతో వస్తాయి బ్రష్ పెన్లు లైన్ మందం యక్క శ్రేణులు అందిస్తాయి మరియు వ్యక్తీకరణ పనికి గొప్పవి కలరింగ్ సామాగ్రి రంగు పెన్సిల్స్ ఒక ప్రాథామిక సెట్ మీ డ్రాయింగ్ను చాలా అందంగా జోడించబడతాయి మార్కర్లు కాపింగ్ కాపిక్స్ వంటి ఆల్కహాల్ ఆధారిత మార్కర్లు ప్రసిద్ధి చెందాయి కానీ నీటి ఆధారిత మార్కర్లు కూడా ప్రారంభకులకు మంచివి షార్ప్నర్ మీ పెన్సిల్ను చక్కగా చక్కగా బాగా రాయించడానికి ఉపయోగపడేది షార్ప్నర్